మొబైల్ ఫోన్ నేను కొన్నపుడు చాలా బాగుంది అది చాలా బాగా పనిచేసింది కానీ ఈ మధ్య అది కాస్త స్లోగా వర్క్ చేస్తోంది మొబైల్ ఫోన్ వల్ల నేను బాగా అడిక్ట్ అయిపోయాను అది లేకపోయి ఉంటే నేను ఇంకా మంచిగా స్టడీస్లో నేను చాలా హెల్ప్ అవుతుంది దాని వల్ల ఇంకా నేను టైంమ్ వేస్ట్ కొంచెం చేస్తున్నాను అని నాకు అనిపిస్తుంది